నేను అయితే నా ఇంటికి వచ్చే అతిధులకి ఏం వడ్డించాలనే దాని గురించి చాలా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాను ఎందుకంటే వారు ఏమి ఇష్టపడతారో ఎలా ఇష్టపడతారో ఎలాంటి పదార్థాలకు వారికి కావాలో అనేదాని గురించి ఆలోచిస్తాను అదీ కాకుండా వారి వచ్చే ముందు వారిని కనుక్కొని వారికి ఎటువంటి ఆహారం ఇష్టం అనేదాన్ని కనుక్కొని వారికి వండి పెట్టడం అనేది జరుగుతుంది అంతేకాకుండా వారంలోని ఏడు రోజులలో వారు ఏ రోజులలో ఏమేమి తింటారు అంటే ఎప్పుడు ఎప్పుడు ఉపవాసం ఉంటారో అవి కూడా కనుక్కొని వారు కూరగాయలు తింటారా లేతే మాంసకృత్తులు కూడా తింటారా అనేది కనుక్కొని ఇష్టమైన ఆహారాన్ని వండి పెట్టడానికి నేను ఎంతో ఆసక్తి చూపుతాను అంతేకాకుండా వారి యొక్క ఆహార పరిమితులు మరియు సందర్భంపై ఆధారపడినటువంటి నిర్ణయం తీసుకోవడానికి నేను ఆలోచిస్తూ ఉంటాను సాధారణంగా వారికి నేను పండ్లు కూరగాయలు చీజ్ డిప్స్ టోస్ట్ బేగెల్స్ మఫిన్స్ డోనట్స్ పేస్టులు పెరుగు ధాన్యాలు గుడ్లు టీ కాఫీ రసం లాంటివి తయారుచేసి పెడతాను ఎందుకంటే వారు ముందు ఇంటికి రాగానే వాళ్ళు కాళ్ళు కడుక్కోవడానికి మంచి నీళ్ళు ఇచ్చి లోపలికి పిలిచి వాళ్ళూ కాళ్ళు ముఖము కడుక్కోవడానికి ఒక టవల్ ఇచ్చి కూర్చోబెట్టి మంచి నీళ్ళు ఇస్తాను అదే విధముగా వారు రాగానే ముందు ఒకా ద్రవపదార్థం త్రాగడానికి వారికి ఇస్తాను ఇచ్చిన తరువాత కాఫీ టీలు ఇచ్చి అలాగే వారికి ఒక స్వీట్ కానీ మిక్షర్ కానీ పెడతాను అదే కనుక మధ్యాహ్నం భోజనానికి వస్తే కనుక ముందుగా సూప్ సలాడ్ రైస్ నూడిల్స్ పప్పులు కూరలు లేదా మాంసం చేపలు టోఫు డిజార్ట్ లేదా చిప్స్ పెటల్స్ క్రాకర్సు పండ్లు కూరగాయలు వంటివి ఏమైనా ఉంటే వారు ఏది ఇష్టపడితే అది వండి పెట్టడానికి నేను సిద్ధముగా ఉంటాను అంతేకాకుండా అవన్నీ రెడీ చేయడానికి మాయొక్క కుటుంబ సభ్యులని కూడాను సిద్ధం చేస్తూ ఉంటాను అంతేకాకుండా వారి సంస్కృతి లేదా వారసత్వంతో సంబంధం ఉన్న వంటకాలనే వండటానికి నేను శ్రద్ద చూపిస్తాను కాలానుగుణమైనటువంటి పదార్థాలతో తయారుచేసిన వంటకాలనే వారికి వండి పెట్టడానికి నేను ఇష్టపడతాను అంతేకాకుండా వారి ఇష్టపడే వంటకాలనే నేను వండి పెడతాను వారి ఆహార పరిమితుల గురించి ముందుగానే తెలుసుకుంటాను వారికి ఎంచుకోవడానికి వివిధ రకాల వంటకాలను వారికి ముందుగానే చెప్పి ఉంచుతాను వంటకాలను ఆకర్షణీయంగా ఆకర్షణీయంగా అంతేకాకుండా చాలా రుచికరంగా ఉండేలా చూసుకుంటాను